మనము ఈ రోజుల్లో స్క్రీన్ చూసి చాలా పిల్లలు చెడిపోతున్నారు సో మనం ఏం చేయాలంటే ఆ పిల్లల్ని మనము ట్యూషన్స్ పంపించడం గానీ కొన్ని కట్టు కథలు చెప్పడం గానీ బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ బుక్స్లో కొన్ని కథస్ కథలుంటే ఎగ్జాంపుల్ మన డ్యాడ్ గురించి మామ్ గురించి అలాంటి కథలు చెప్పడం వల్ల పిల్లలు మోటివేట్ అవుతారు మోటివేట్ అవ్ అయ్యి ఆ స్క్రీనింగ్ చూడడం బందు చేస్తారు

టూషన్స్ పంపించడం టూషన్స్ పంపించినాక అక్కడ ఏం చదువుతున్నారో చదివిపియడం అవన్నీ చెయ్యాలి చేసిన తర్వాత కొన్ని అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడిపియాలి ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా క్రికెట్ గానీ అట్లాంటి గేమ్స్ ఆడిపియడం వల్ల కూడా ఫిసికల్గా హెల్త్గా ఉంటారు సో హెల్త్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా కొంచెం వర్క్ చేయడంలో ఈజీ అవుతుంది ఏది చేసినా మనకి మంచి అనిపిస్తుంది అలా ఇవాళ రోజు చాలామంది ఇలా అయిపోతున్నారు

పిల్లలనేటిది కాన్సన్ట్రేషన్ స్టడీస్ పైనుంటుంది ఇంకొకటి ఇంకోటి రోజేదైతే హోమ్వర్క్స్ ఇచ్చారో ఆ హోమ్వర్క్ చేపియడం అలా వాళ్ళని కొంచెం బిజీగా పెట్టాలి అవుట్డోర్ గేమ్స్ ఆడిపించడం అలా చేయాలి ఇప్పుడు ఫోన్ల వల్ల చాలా స్క్రీన్స్ చూడడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది సో ఇలాంటి చర్యలను మనము చూసి అబ్జర్వ్ చేసి మన పిల్లల్ని మనం బాగుపరచుకోవాలంటే ఇలాంటి విధానాలు పాటించాలి ఇది చాలా ముఖ్యమైన ఘటన కాబట్టి

ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం పిల్లలెలా ఉంటారు అంటే ఏదైనా చెప్పింది వాళ్ళు నిజం అనుకోని అదే నమ్ముతారు సో ఇప్పుడు ఏబిసిడిలు చెప్పినప్పుడు ఏ అంటే ఏ బి అంటే బి చిన్నప్పుడు ఎలా అయితే నేర్చుకున్నారో అది చాలా గుర్తు పెట్టుకుంటారు కాబట్టి చిన్నప్పటికెళ్ళి మనం అలవాటు చేయాలి ఏందంటే ఒక ఏజ్ వచ్చినాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అలాంటియేమైనా అవుతాయి కాబట్టి మనం టీచర్స్ గానీ పేరెంట్స్ గానీ ఇనీషియేషన్ తీసుకొని చెప్పాలి